ఆ అవునండి మీరెవరండి ఆ నమస్తే మ్యాడం చెప్పండి మ్యాడం అదే కొంచెం నీరసంగా ఉంది మ్యాడం కొంచెం పాలు పట్టేసి పంపించేసానండి ఏండి ఏమైంది అండి ఆ అయ్యో అయ్యో ఇప్పుడెలా ఉందండి మరి ఆయ్ హాస్పిటల్ లో పెట్టారా ఏంటండీ

ఆయ్ నేను వస్తానండి ఒక అర గంటలో వస్తాను అంటే వేరే ఊరు కదండి రావడానికి మాకు టైమ్ పడుతుంది కదండీ వస్తాను అండి కొంచెం జాగ్రత్తగా చూడడండి అప్పటి దాకాను ఎక్కడ ఉన్నారండి ఇప్పుడూ హాస్పిటల్ లో ఉన్నారాండి ఆ సరే అండి అయితే బాగానే ఉన్నాడు కదండి మాట్లాడుతున్నాడాండి అదే అండి ఇప్పుడు మాట్లాడుతున్నాడా అండి చూస్తున్నాడా అండి పడుకున్నాడా అండి సరే అండి మ్యాడం అయితే చాలా థ్యాంక్స్ అండి హాస్పిటల్ కి తీసుకెళ్ళి చూపించినందుకు నేను వచ్చేస్తానండి ఒక అర గంటలో వస్తాను కొంచెం అప్పటి దాకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి సరే మ్యా డం ఆ సరే మ్యాడం థాంక్స్ మ్యాడం ఆ ఓకే మ్యాడం థ్యాంక్ యూ ఉంటాను